మా మా పల్లెటూరిలో ఎలాంటి సిచ్యువేషన్స్లో డ్యాన్స్ చేస్తారంటే పెళ్ళళ్లు ఫంక్షన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్లో డ్యాన్స్ చేస్తారు అదేవిధంగా డ్యాన్స్ చే డ్యాన్స్ అంటే యాక్షన్ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో డ్యాన్స్ చేయడం జరుగుతుంది